రెండు స్క్రూలు బిగించి ఒక పట్టి వేసి గట్టి పట్టి దాన్ని మా నాకు ఉచితంగానే చేశారు

ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బులు ఉండవచ్చు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండక పోవచ్చు

వాడు రూపాయి సంపాదించుకొని దాచి పెట్టుకోవటంలోనే వాడికి సంపాదన అనేది కనపడుతుంది కష్ట కాయ కష్టం చేసుకునే వాళ్ళకి రోజువారి కూలీలకు ఏదో మధ్యతరగతి కుటుంబాలు జీతాల మీద ఆధారపడే వారికి ఇటువంటి బీమా పథకాలు చాలా అవసరం ఎందుకంటే వారికి వచ్చే డబ్బులు ఇల్లు నడవటానికి ఇంట్లోకి సరుకులకి సరిపోతుంది

మా తాతగారికి మొన్న గుండెపోటు వచ్చింది అన్నారు పరుగుపరుగున మేము దగ్గరలోనే ఉన్న మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాము వెళ్ళటం ద్వారా ఏం జరిగిందంటే మీకు ఆరోగ్యశ్రీ ఉంది కదా దాంట్లో చేపించుకోండి అని చెప్పి ఆయనకి బైపాస్ సర్జరీ చేసి అది ఉచితంగా ఎందుకంటే మేము ఒక బీమా ఉండటం వల్ల మా తల మీద ఒక రూపాయి పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మాకు ఎంతో సహాయం చేసింది ఈ విషయంలో అలా చూసుకుంటూ పోతే మరెన్నో సదుపాయాలు కల్పిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందలు తెలియజేసుకుంటున్నాం